అవును సార్ ట్రావెల్ ఏజెన్సీనే సార్ మీరు టూరిస్టా అండి ఓకే సార్ సార్ మీరు ఎంత మంది వస్తున్నారు సార్ ఫైవ్ మెంబర్స్ సర్ సార్ ఎక్కడ నుంచండి హైదరాబాద్ నుంచి వస్తున్నారా అవును సార్ ఉన్నాయి సార్ సారు అవును సార్ వైజాగ్లో ఫస్ట్ ఫస్టు మనము చూడాల్సింది ఆర్కే బీచ్ సార్ ఆర్కే బీచ్ తర్వాత మనము ఋషికొండా బీచ్ బోటింగ్ చూడచ్చండి తర్వా తర్వాత అక్కడినుంచి మనం ఋషికొండ పైన రామోజీ ఫిలిం సిటీ ఉంది సార్ రామోజీ రామానాయుడు ఫిలిం సిటీ రామానాయుడు ఫిలిం సిటీ చూసిన తర్వాత మనం అక్కడి నుంచి డైరెక్ట్గా మనం అరకు వెళ్ళొచ్చండి అరకు బుర్రా కేవ్స్ చాపరాయి మారేడుమిల్లు అదే విధంగా లంబసింగి ఉన్నాయి సార్ ఉంటాయి సార్ టెన్ ప్లేసెస్కి ఎక్కువే ఉంటాయి సార్ మనము బుర్రా కేవ్స్ దగ్గిర మనకి ఫైర్ క్యాంప్ కూడా ఉంది సార్ నైట్ టైము ఫైర్ క్యాంప్ కూడా మనం ఎంజాయ్ సార్ అన్నీ కలిపి మనకి ఎనిమిది రోజులు పడుతుంది సార్

సారు ఒక పర్సన్కి ఫుడ్డు బెడ్డు ట్రావెల్ కారు అన్నీ మావే సార్ మనిషికి పదివేలు పడుతుంది సార్ సారు లేదు సారు మీకు డిస్కౌంట్ పోను చెప్పాము సారు నార్మల్గా అయితే పన్నెండు వేలు అవుతుంది కానీ మేము పదివేలకే ఆఫర్ పెట్టి మరి చేస్తున్నాం సార్ సరే సరే మీరు ఎల్లుండ వచ్చినప్పుడు చెప్తే మేము క్యాబ్ పంపిస్తాం సార్ ఎయిర్పోర్ట్కి ఓకే సార్ ధన్యవాదాలు సార్